అవునండి చెప్పండి ఎప్పుడు ఉందండి ఏమేమి కావాలండి మీకు డెకరేషన్ ఫుడ్డు ఇంకా ఏమి కావాలి

అంతేనా అండి నేను ప్యాకేజ్ రేపు చెప్తాను అండి మీకు రేపు చెప్తాను ఎప్పుడు రావాలండి ఇంటికి అడ్వాన్స్ తీసుకోవాలి కదా నేను

లేదండి ఇప్పుడు శారీ ఫంక్షన్కి హాల్దిల్దీ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదా మీరు కూడా పెట్టిండ్రు పెట్టించుకుంటారా అవన్నీ

పెట్టించుకోండి ఇంకా అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు అండి మరి రేపు రేపు ఏ టైంకు ఉంటారండి మీరు ఇంట్లో లొకేషన్ ఎక్కడ అండి లొకేషన్ షేర్ చేస్తారా లేదండి మెహందికి ఎక్కువ మంది ఉంటే మరి ప్యాకేజీలో మెహంది కోసం కూడా మనీ ఎక్కువ అవుతాయి అవునండి అంటే పాప ఒకటే వేయించుకుంటారా లేకపోతే మిగతా వాళ్ళు చాలామంది ఉంటారా నేను మొత్తం ప్యాకేజీ రేపు వచ్చి చెప్తాను అండి మీకు మీరు లొకేషన్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి నా వాట్సాప్ నంబర్ ఇదే లేదండి హలో ఫుడ్డు ఏది కావాలండి మీకు

లేదు ఇది రిసార్ట్లో చేసుకుంటారా లేకపోతే నార్మల్ ఫంక్షన్ హాల్లో తీసుకుంటారా హల్దీవి అయితే ఇంట్లో చేయాలి కదా అండి డెకరేషన్ మొత్తం ఇంకా మెహంది ఫంక్షన్ ఇవన్నీ ఇంట్లో సరే అండి నాకు లొకేషన్ షేర్ చేయండి నేను రేపు వస్తాను ఓకే అండి ఓకే అండి